నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అనేది చాలా ఇష్టం నేనైతే మాకు దగ్గర్లో ఉన్న ఇంటి దగ్గర మేడం పెయింటింగ్ నేర్పించేవారు ఆవిడ దగ్గర నేను పెయింటింగ్ నేర్చుకున్నాను అదే విధంగా నాకు ఎక్కువగా ఇష్టపడేది మోనాలిసా పెయింటింగ్ ఆ పెయింటింగ్ చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది దానిని వేసిన వారు లియోనార్డో డా విన్సి బహుశా అత్యంత ప్రముఖమైన పునర్జీవనోద్యమ కళాకారుడు అన్ని కాలాలలో అత్యంత ప్రసిద్ధ కళాకారుడిగా విస్తృతంగా గుర్తింపు పొందారు తను ఐకానిక్ మోనాలిసా పెయింటింగ్ మాస్టర్పీస్ వెనుక ఉన్న మేధావి నాకైతే చాలా అనుభవాలే ఉన్నాయి నేను అదే విధంగా సారీస్ మీద పెయింటింగ్ నేర్చుకోవడానికి కూడా వెళ్ళాను మనకి కలంకారీ డిజైన్స్ అంటే చాలా మక్కువ మనకి ఎక్కువగా కూడా దొరుకుతాయి ఈ విధంగా నా అనుభవాలు ఎన్నో ఉన్నాయి